నా చిత్రాలపై విమర్శకులు ఎలా వ్యవహరిస్తారు వారి అభిప్రాయాలు నా చిత్రాలను చిత్రకళను మెరుగుపరుచుకోవడానికి ఎలా అపగిస్తారు సపోజ్ ఇప్పుడు ఒక పిక్చర్ని నేను ఆపోజిట్ పర్సన్స్కి అంటే విమర్శకులకు చూపిస్తా చూపించి ఆ పిక్చర్ పైన వారి అభిప్రాయాన్ని తెలుసుకొని అందులో ఇంకా ఏమైనా చేంజెస్ చేయాలి లేదా అలానే బాగుందా లేదా దాన్ని ఇంకా బెటర్గా చేయొచ్చా అని చెప్పి వాళ్ళు ఇచ్చే అభిప్రాయాలతో నేను ఆ పిక్స్చర్ని డిజైన్ చేయాలి అనుకుంటున్నాను